హోటల్ మేనేజ్ హోటల్ మేనేజరా అండీ మీది హూటల్లో రూమ్ తీసుకున్నాం ఆండీ మేము అయితే ఇప్పుడు ఏమైందంటే మేము హోటల్లో ఫస్ట్ టూ డేస్ బాగానే ఉందండి తరువాత నుంచి ట్యాప్ రిపెర్స్ అవి వస్తున్నాయి అంటే ట్యాప్ ఆన్ చేస్తుంటే వాటరు స కొంచెం వచ్చి మళ్ళీ ఆగిపోవడం హాట్ వాటర్ కూడా కూల్గా రావడం అలా వస్తుంది మళ్ళీ షవర్ ప్రాబ్లం కూడా ఉందండి మెయిన్టెనెన్స్ కూడా చాలా బాగా లేదు అంటే సర్వెంట్స్ కూడా సరిగ్గా టైమ్కి రావట్లేదు మళ్ళీ ఇంకోకటి ఏంటంటే బెడ్షీట్స్ బెడ్షీట్ కూడా మార్చలేదండి ముందువే ఉంచేసారు నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే క్లీనింగ్ కూడా సరిగ్గా లేదు అంటే డైలీ క్లీనింగ్ లేకుండా వాళ్ళు టూ డేస్ ఒకసారి త్రీ డేస్ ఒకసారి క్లీన్ చేశారు ఓకే అండి స్టాఫ్ కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదండి ఒక మళ్ళీ ఇంకోకటి ఏంటంటే పల్లి డోర్ డోర్ కూడా లాక్ చేస్తుంటే గడియ కూడా పడట్లేదండి ఆ మళ్ళీ ఏంటండీ ఇది ఒక్కటేనా ఉందండి బ్రాంచ్ లేదా ఇంకేమైనా ఉన్నాయా ఓకే ఒకటి వైజాగ్లో ఇంకొకటి అనకాపల్లిలో ఉందండి ఓకే అక్కడ కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అండి ఎందుకంటే మా ఇంకా మా కొలీగ్స్ అందరూ అక్కడే ఇంకా స్టే చేద్దాం అనుకుంటున్నారు అందుకని ఓకేండీ అక్కడ ఇక్కడ కొంచెం రిపేర్స్ మెయిన్టెనెన్స్ ఒకసారి చూడండి ఎందుకంటే రిమయినింగ్ వచ్చిన వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకని కొంచెం రిపేర్స్ అవి జాగ్రత్తగా చూడండి మళ్ళీ స్టేయింగ్కి ఇబ్బంది అవుతుంది మళ్ళీ మేము అనకాపల్లి వరకు ట్రావెల్ చెయ్యాలంటే కొంచెం కష్టం అందుకని ఓకే ఆండీ అది అనకాపల్లిలో కూడా ఇలాంటివి రాకుండా ఒకసారి చూడండి మేము మళ్ళీ మిమ్మల్ని కాల్ కాల్ చేస్తాం అండి మీకు

ఓకే థాంక్ యూ అండి